నాకు మిషన్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉండేది ఇప్పుడు ను ఇప్పుడుకిప్పుడు నేర్చుకుందాం నేర్చుకుందాం అనుకునేదాన్ని గానీ నాకు వీలు కుదరక నేర్చుకోలేకపోయాను ఎప్పటికైనా నేను మిషన్ నేర్చుకుని కుట్లు నేర్ చేసుకుని కుట్లు అల్లికలు అవన్ని చెయ్యాలని నా ఆశ